నేను ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే ఎక్కువగా నేను సింగల్గా వెళ్ళడానికి ఇష్టపడుతాను అయితే నేను పాడేరు వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్లో ఇంకా టచ్లో ఉన్నాను ఎందుకంటే అది నా జీవితంలో మర్చిపోలేని ఒక ట్రెక్కింగ్ కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాను కానీ నేను ఎక్కువగా అయితే వాళ్ళతో కాకుండా ఒక్కడినే వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే నాకు సమయం ఎక్కువగా గడపాలని ఉంటుంది అందుకే ఫ్రెండ్స్తో వెళ్తే గడపడానికి అవదు కాబట్టి నేను ఎక్కువగా ట్రెక్కింగ్ చేయటానికి సింగిల్గా వెళ్తాను ఎందుకంటే నీకు నచ్చినంత సేపు అక్కడే ఉండి ప్రశాంతంగా గడిపి రావచ్చు అని ఆలోచనతో నేను ఎక్కువగా ఒక్కడినే వెళ్తూ ఉంటాను అదేవిధంగా నేను కేరళ ట్రెక్కింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అక్కడ వాతావరణం కొండలు చాలా బాగుంటాయని నా స్నేహితులు చెప్పడంతో తదుపరి నేను క అక్కడికి ట్రెక్కింగ్కి వెళ్ళాలని ఎక్కువగా ఇష్టపడుతున్నాను